నా స్థలంలో నీటి కుళాయి కనెక్షను తీసుకోవాలని అనుకుంటున్నాను ప్రస్తుతం మా అసెస్మెంట్ నెంబరు వన్ థర్టీ ఫోర్ డ్యాష్ వన్ బి ఈ అసెస్మెంట్ నెంబర్లో నా బిల్డింగు నిర్మించి ఉన్నాము మా బిల్డింగ్ యొక్క సమాచారం వచ్చి వన్ టౌన్ త్రీ బై ఫోర్టీన్ అడ్డ రోడ్ నియర్ బై సాయిబాబా టెంపుల్ బిల్లింగ్ అడ్రస్సు పేరు వచ్చేసరికి సాయినగర్ కాలనీ క్రింద వస్తుంది ప్రూఫ్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంటి పన్ను లేటెస్ట్ది ఉంది దానికి ఏమైనా అడ్రస్లు ఇంకేమైనా చేంజ్ చేయాలా లేకపోతే ఆ అడ్రస్సులు సరిపోతాయా మాకు వాటరు కనెక్షన్ ఇస్తే మాకు భవిష్యత్తులో మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ మా ఏరియా వీధి లైట్లు మా బిల్డింగ్కి అన్నింటికీ అందుబాటులో ఉంటాయని ఆలోచిస్తున్నాము